ముట్టాలి నేను అన్న కోరిక ఉంటుండే నాకు ఆ బాల్ బయటకు రాగానే పట్టుకొని ఉరుకుంటూ పోయి అక్క వాళ్ళకి ఇస్తాంటి వాలీబాల్ని అట్లా కొన్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లానే చేశాను డైలీ ఈవినింగ్ స్కూల్ అయిపోగానే వాలీబాల్ కోర్టు దగ్గరికి పోయి నీల్చుంటుంటి ఒకసారి ఒకసారి మా పిటి మేడం నాకు సర్వీసు చేయు అని చెప్పారు బాల్ని దన్ అని కొట్టేసిన ఒక్కటేసారి సర్వీస్ అవతల పోయింది నెట్ అవతలకి వెళ్ళింది ఆ పక్క కోర్టులోకి వెళ్ళింది ఏం మేడం అప్పటికి మేడం మనసులో ఏమనుకున్నది తెలవదు కాని సరే నువ్వు వాలీబాల్ ఆడాను నాది నా నేమ్ లిస్టులో రాసింది క్యాంప్కి పంపించింది నన్ను వాలీబాల్ క్యాంప్కి వాలీబాల్ క్యాంప్కి పంపించింది సిక్స్త్ సమ్మర్లో ఇస్లాపూర్లో వాలీబాల్కి వెళ్ళిన సెలెక్ట్ అయిన వాలీబాల్ క్యాంపు ఫిఫ్టీన్ డేస్ ఉండే ఆ ఫిఫ్టీన్ డేస్లో కూడా నేను సెలెక్ట్ అయినం సిక్స్ మెంబర్స్ని సెలెక్ట్ చేసారు బెస్ట్ బెస్ట్ టీం మళ్ళీ తోతుకి మాకు సొసైటీ పెట్టారు అందులో కూడా సెలెక్ట్ అయినాం మళ్ళీ తర్వాత కొన్ని నెక్స్ట్ కొన్ని డేస్కి సెవెంత్ మిడిల్లో అనుకుంటాఉ నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది వాలీబాల్ స్టేట్కి వెళ్ళాలి స్టేట్కి సెలెక్ట్ అయినా మేడం నన్ను సొసైటీలోకి పంపించి అక్కడ ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకున్న వాలీబాల్ వాలీబాల్ ఆడుతూ ఉంటే ఆ ఫీలే వేరు అసలు బాగుంటుండే ఆ ఫీలింగ్ బాగుంటుంది వాలీబాల్ మనకు నచ్చిన గేమ్ ఆడితే ఎంత బాగుంటుందో మనకు నచ్చిన ఫుడ్ తింటే ఎంత బాగుంటుంది అట్లనే నాకు కూడా నాకు నచ్చిన గేమ్ ఆడితే అంత మంచిగా అనిపిస్తుండే వాలీబాల్ ఆడి అసలు సెలెక్ట్ కానేమో అని భయం అసలు నాకు అప్పుడు సెలెక్ట్ కానేమో కానేమో అని ఏడ్చిన అయినా ఏం భయపడకుండా ధైర్యంగా కోర్ట్లోకెళ్ళి బాల్ ఫస్ట్ సర్వీస్ నాదే సర్వీస్ చేసిన తర్వాతకి మా టీం మెంబెర్స్కి మొత్తం చెప్పినా టీం మొత్తం అసలు ఒక దాన్ని గేమ్ ఆడిపించిన మొత్తం ఒకదాన్ని టీం మొత్తం ఆడిపించిన బూస్టింగ్ దగ్గర నుండి ఇక్కడ మళ్ళీ సెంటర్కి రావడం ఇట్లా ప్లేసెస్ చేంజ్ చేసి అటాక్ చేయడం నా అటాకింగ్కి సార్ వాళ్ళు నన్ను నేషనల్స్కి సెలెక్ట్ చేసారు నేషనల్స్కి వెళ్ళిన నేషనల్స్లో సెలెక్ట్ అయిన సబ్జీనియస్ సబ్జీనియస్ నేషనల్ సఫర్ అది సబ్జీనియస్ నేషనల్స్కి వెళ్ళినా మళ్ళీ తర్వాత మళ్ళీ జూనియర్ నేషనల్స్కి వెళ్ళినా జూనియర్ జూనియర్ నేషనల్స్లో అయితే జూనియర్ నేషనల్స్కి వెళ్ళడానికి చాలా నానా కష్టాలు పడ్డాను నేను హైట్ తక్కువ ఉన్న కొంచెం నన్ను సెలెక్ట్ చేస్తారో లేదో సెలెక్ట్ చేస్తారో లేదో చాలా భయపడ్డాను నేను అసలు వాలీబాల్ అంటే అదోరకం అది ఒక పిచ్చి నాకు వాలిబాల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వాలీబాల్కి ఉన్న వాలీబాల్కి ఇచ్చే అంత ప్రిఫరెన్స్ నేను ఎవరికీ ఏ గేమ్కి ఇవ్వను ఏవి ఆడినా అంత సాటిస్ఫాక్షన్గా వాలిబాల్ ఆడితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతా సబ్ సబ్ జూనియర్ నేషనల్స్కి వెళ్ళిన జూనియర్ నేషనల్స్కి వెళ్ళిన సీనియర్ నేషనల్స్కి వెళ్ళినప్పుడు అయితే నాకు అస్సలు ఆ ఫీల్ వేరు మా డాడీ మాత్రం చాలా సంతోషించిండు నేను కూడా బాగా

అబ్బాయిలు కొట్టినంత పవర్ ఉంది నీ లోపల అని సార్ నన్ను ఇండివిజువల్గా సెపరేట్గా పిలిచి నీది ఎక్కడ ప్రాపర్ ఇవన్నీ అడిగిండు మా పేరెంట్స్కి కాల్ చేసి మా పేరెంట్స్ని రప్పించిండు తర్వాత మా పేరెంట్స్తోన మాట్లాడిన మీ అమ్మాయి బాగా ఆడుతుంది అమ్మాయిని అకాడమిక్కి పంపియండి అని నేను అట్లనే నేషనల్స్కి వెళ్ళి నేషనల్స్కి సెలెక్ట్ అయ్యి ఇండియా మన వాలీబాల్ అకాడమిక్కి వెళ్ళిపోయిన కరీంనగర్ వాలీబాల్ అకాడమిలో కూడా మొత్తం నా హెయిర్ కట్ చేసుకున్నాను వాలీబాల్ కోసం హెయిర్ కట్ చేసుకున్నాను మొత్తం బాయ్ కట్ చేసుకొని చూస్తేనే భయపతున్నారు నన్ను వాలీబాల్ ఆడి మంచిగా నేషనల్స్ ఇంకా ఆ నేషనల్స్కి కాకుండా ఇంకో నేషనల్కి వెళ్ళినా సింగల్ నేషనల్స్కి నా నేనే కాకుండా నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్కి కూడా ఒక టీం చేసిన వాళ్ళకు నేర్పించిన మళ్ళీ తర్వాత జూనియర్స్కి కూడా ఒక ఫోర్ టీమ్స్ నేను రెడీ చేసిన నేను నేర్పించాను ఫోర్ టీమ్స్ రెడీ మొత్తం టోటల్గా ఫోర్ టీమ్స్ ఆ ఫోర్ టీమ్స్ కూడా ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంది అందులో ఒక టీం జూనియర్స్ మిగతా టీమ్స్ అన్ని సీనియర్స్ ఇప్పుడు నా సపోటార్లు అంటే అందరూ అండర్ నైన్టీన్ వాళ్ళు అయితే చా టు టూ టీమ్స్ ఉన్నాయి అండర్ సెవెంటీన్ ఒకటుంది అండర్ ఫోర్టీన్ ఒకటి ఉంది ఇంకా ఇప్పుడు వాళ్ళకి గేమ్స్ ఉంటాయి అప్పుడు వాళ్ళకి గేమ్స్ ఆడిపిడానికి కూడా నేనే ప్రాక్టీస్ చేయించడానికి కూడా నేనే పోతుంటి నాకు చాలా మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటి అసలు వాలీబాల్ అంటే నాకు అసలు ఎందుకు అంత పిచ్చో అర్థం కాదు ఏ గేమ్ చూసినా ఆడాలి అనిపిస్తుంది కాకపోతే అన్ని గేమ్స్కంటే ఎక్కువ నాకు వాలీబాల్ అంటే చాలా ఇష్టం ఆ వాలీబాల్లో వాలీబాల్లో ఏమి ఉందో కానీ అసలు వాలీబాల్ వేరు అసలు ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ వా నా ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే చిన్నగా ఉన్నప్పుడు నుంచి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాను ఎంత అంటే అసలు చెప్పలేను ఏడ్చినా తినకుండా పడుకున్న రోజులు ఉన్నాయి అప్పట్లో అయితే నేనైతే వాలీబాల్ కోసం చచ్చిపోతుంటి నిద్రలో కూడా గుడ్ సర్వీస్ గుడ్ సర్వీస్ కమాన్ కమాన్ గుడ్ సర్వీస్ నిద్రలో అరిస్తే మా ఫ్రెండ్స్ భయపడే వాళ్ళు పొద్దున లేచి నన్ను తిట్టే వాళ్ళు అసలు అంత ఇష్టం నాకు వాలిబాల్ అంటే అంతే ఇంకా థ్యాంక్ యు